నాకు చిన్నప్పటినుండి గేమ్స్ ఆడాలంటే చాలా ఇష్టం నేను చిన్నగా ఉన్నప్పుడు నుంచి గేమ్స్ ఆడుతూనే ఉన్నాను చిన్నప్పుడు ఆడిన గేమ్స్ తొక్కుడు బిళ్ళ కళ్ళగంతలు ఖోఖో వాలీబాల్ కబడ్డీ ఇంకా కొన్ని ఆటలు ఆడే వాళ్ళము అందరితో కలిసి ఆడడం ఒక హ్యాపీనెస్ ఆ చిన్నగా ఉన్నప్పుడు నుండి నాకు గేమ్స్ అంటే ఏదో తెలియని ఫీలింగ్ గేమ్స్ అంటే చాల ఇష్టం నాకు నాకు వాలీబాల్ అంటే చాలా ఇష్టం వాలీబాల్ నేర్చుకోవాలనే పట్టుదలతో నేను నా ఫోర్త్ క్లాస్ నుండి టెన్త్ వరకి బాగా ప్రాక్టీస్ చేసి చేసి చేసి ఫస్ట్ నేను మండల్ లెవెల్ ఆడాను తర్వాత డిస్టిక్ ఎల్లాను తర్వాత టోర్నమెంట్స్ తర్వాత స్టేట్ తరువాత టూ నేషనల్స్కి వెళ్ళాను ఇంకా అదే కాకుండా ఇంకా రేస్లింగ్ అనేది కూడా నాకు చాలా ఇష్టం రెస్లింగ్ కుస్తీ పోటీలు ఆ కుస్తీ పోటీలు అంటే కూడా చాలా ఇష్టం చిన్నగా ఉన్నప్పుడు నుండి పక్క ఊళ్ళలో కుస్తీ పోటీలు కుస్తీ పోటీలు పెట్టిండ్రు అంటే ఇట్ల పోయి ఇట్లా చూసే దాన్ని నేను ఎట్లా అంటే అందరి మధ్యలోకించి పోయి తొంగి తొంగి చూసేదాన్ని వాళ్ళు ఎట్లా ఆడుతుండ్రు ఎట్లా ఆడుతుండ్రు పోయి చూసుకో చూసి నేర్చుకునేదాన్ని ఇట్లా కొన్ని స్కిల్స్ కొన్ని కొన్ని ఉంటాయి అవి చూసి నేను నేర్చుకొని నేను స్కూల్లో మా పీటీ మేడంకి చెప్తే ఆ మేడం నన్ను సొసైటీలోకి పంపించింది అక్కడ అక్కడ కుస్తీ నేర్చుకొని స్టేట్కి వెళ్ళాను స్టేట్లో కూడా బాగా ఆడాను గెలిచాను తర్వాత నేషనల్స్కి త్రీ నేషనల్స్కి వెళ్ళాను కుస్తీ పోటీల్లో ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్గా ఎవరు ఆడట్లేలేరు గేమ్స్ అసలు ఎందుకు ఆడట్లేలేదో తెలియట్లేదు నాకు గేమ్స్ ఆడితే మన హెల్త్ బాగుంటుంది ఎక్సర్సైజెస్ అవి ఇవి మనం హెల్తీగా ఉంటాము ఇంకా ఇప్పుడు అయితే ఎవరు గేమ్స్ పైన అంత ఇంట్రెస్ట్ ఏం చూపించడం లేదు అంరురూ ఎట్లా అంటే అరే అరే వాళ్ళు ఆడుతున్నారు కదా ఆడుతున్నాం అంతే కానీ ఎవరు ఏం ఆడట్లేరు

చిన్నగా ఉన్నప్పటి రోజులు ఇప్పుడు ఇచ్చిన అప్పట్ అప్పట్ అప్పటి రోజులు ఇప్పుడు లేవు ఇప్పటి రోజులలో పిల్లలు ఎట్లా ఉన్నారంటే మొబైల్స్ వన్ ఇయర్ బేబీకి మొబైల్స్ ఆ మొబైల్లోనే పాటలు అందులోనే గేమ్స్ ఆడిపిస్తున్నారు అందులోనే మునిగిపోతున్నారు మొత్తం గేమ్స్ పిల్లలు అసలు ఇంటరెస్ట్ చూపిస్తాలేరు బయట గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవాలి ఎక్సర్సైజెస్ చేయాలి రౌండ్స్ చేయాలి అది అంత ఏం లేదు పిల్లలకి ఇప్పుడు మొత్తం ఫోన్ పబ్జీ ఫ్రీ ఫైర్ కొన్ని వీడియో గేమ్స్ అవి ఆడాలి అనుకుంటున్నారు అవి ఆడుతున్నారు అందరు మాక్సిమం అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం గేమ్స్కి ఎక్కువ కొంచెం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు మాత్రం గేమ్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇప్పుడు చదవాలి అనుకుని వాళ్ళు చదువుతారు చదవలేం నాకొద్దు నేను చదవలేను ఇప్పుడు నాకు గేమ్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది లేదా నాకు సింగింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది డాన్సింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది ఏదో ఒక ఇంట్రెస్ట్ ఇప్పుడు నాకు గేమ్స్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు గేమ్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు నువ్వు గేమ్స్ మంచిగా ఆడినావు అనుకో నువ్వు సెలెక్ట్ అవుతావు మంచిగా నువ్వు సెలెక్ట్ అయ్యి ఇంకొకరికి ఇంకో కొందరికి నేర్పించగలుగుతావు అట్లా అన్నమాట ఇప్పుడు ఎవరు ఆడతలేరు ఎవ్వరు గ్రౌండ్కి వస్తలేరు నేర్పించడానికి కూడా ఎవరు నేర్చుకోవడానికి కూడా ముందుకు వస్తలేరు అందరు దూరంగానే వెళ్ళిపోతున్నారు ఫోన్స్ ఫోన్స్ ఫోన్స్ ఫోన్స్లోనే ఉండిపోతున్నారు మొత్తం అసలు ఫోన్ లేనిది పిల్లలు వాష్రూమ్ కూడా వెళ్ళట్లేరు ఫోన్ ఫోన్స్లోనే ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ పబ్జీ వీడియో గేమ్స్ క్యాండీ క్రష్ కొన్ని గేమ్స్ ఆడుతున్నారు చిన్నగా ఉన్నప్పుడు డేస్ అయితే మేము చిన్నగా ఉన్న డేస్ అయితే మామూలుగా లేకుండే అన్ని ప్రతి ఒక్క గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తుంటుమి రన్నింగ్ రేస్ పెడుతున్నారంటే ఉరుకుతా పోతుండే నేను అయితే ఇంకా ఖోఖో పెడుతున్నారంటే ఎత్తేస్తుంటే అందరినీ కింద ధనాధన్ ఎత్తేస్తుండే ఉరుకుతూ ఉరుకుతు పోయి అందరి కాళ్ళలో కాళ్ళు కాళ్ళలో కాళ్ళు వేసి ఎత్తేస్తుండే ఒకరిని ఒకరిని ఇంకా కబడ్డీ అంటే లేపి లేపి ఎత్తేస్తుంటి అసలు ఆ రోజులే వేరు ఇప్పుడు ఆడదాం రండి రండి అంటే ఎవరు రావట్లేదు బయటకు గ్రౌండ్కి అసలు అసలు మాక్సిమం ఆడపిల్లలు అయితే ఫోన్లా ఫోన్ ఫోన్లలోనే మూతులు పెడుతున్నారు కొంచెం అట్లా ఉండకుండా మంచిగా గేమ్స్కి కూడా ప్రిఫరెన్స్ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ